గుడ్ మార్నింగ్ మ్యాడం రా రాజేంద్ర రెసిడెన్సీ మ్యాడం మీకు ఏ విదంగా సాయపడగలను అండి ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం త్యాంక్ యూ మ్యాడం ఏ బీచ్ చూడాలనుకుంటారు ఉప్పాడ బీచ్ ఆర్ఎం బీచు మ్యాడం ఒకే మ్యాడం ఎంతమంది వస్తారండి

ఒకే మ్యాడం మీరు త్రీకి అనుకుంటే మీరు అక్కడ తిరగడం గట్టా అవుతూ అవుతుంది బాగుంటుంది మ్యాడం బీచ్లో ఒక వన్ అవర్ మీరు వెయిట్ చేసిన మీరు ఆడుకున్నా ఇంకో వన్ అండ్ హఫ్ అన్ అవర్ అంటే పక్కన రిసార్ట్ గట్ట ఉన్నాయి మ్యాడం మీకు కావాలంటే అక్కడ ఏంటి ఫ్రెష్ అప్ అవడం గానీ ఇవన్నీమీరు చేసుకోచ్చు అక్కడ నెక్స్టు అక్కడే ఇంకా గ్లాసెస్ ఉండి మ్యాడం గ్లాసు బ్రిడ్జ్ ఉంది ఓకే మీకు మీకు కావాలంటే అది కూడా చూపిస్తాము మేము టోటల్ మేమది కి కిలోమీటర్స్ లెక్క మ్యాడం అది ఇలాగా మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరిగితే అన్ని కిలోమీటర్స్ చార్జ్ చేస్తాం మేము అంటే మీరు దాన్నిబట్టి మీరు ఎక్కడెక్కడ మీరు ఏ ప్లేసు తిరగాలనుకుంటూనారో అన్ని చెప్తే మాకు అన్ని తిప్పుతాము అంటే మేము ప్లేసు లెక్క కాకుండా మాముల్గా కిలోమీటర్స్ లెక్క తీసుకుంటాము మ్యాడం మేము ఛార్జెస్ మీకు అలా ఒకేనా అండి ఒకే మ్యాడం అయితే అయితే మీరు అయితే మీరు ఏ టైముకి వస్తునారో మాకు చెప్తే నాకు మెసెజ్ చేస్తేనేను అపుడు కారు గట్ట అరేంజ్ చేస్తాను మేము ఎక్కడికి రావాలో చెప్తే కారు కూడా అక్కడికి వస్తాం మ్యాడం ఒకే మ్యాడం అలాగే మీరు ఎంతమంది అలాగే మాకు వ వన్ అవర్ ముందు మీరు మాకు ఫోను చేస్తే ఎక్కడికి రావాలో చెప్తే మేము అక్కడికి వస్తాం మ్యాడం మరి తే త్రీ కంటే మేము రావాల్సినప్పుడు ఇంకో హఫ్ అన్ అవర్ వేస్ట్ అవుతుంది మ్యాడం సో అందుకే మీరు వన్ అవర్ ముందే మాకు ఇన్ఫాము చేయండి